మింట్ చాక్లెట్ చిప్ స్ట్రాబెరీ కేక్ వెనిలా కస్టర్డ్ చాక్లెట్ బ్రౌనీ బటర్స్కాచ్ ఐస్ క్రీం క్యారెట్ హల్వా మలై లడ్డు పైనాపిల్ పేస్ట్రీ రసగుల్లా చాక్లెట్ ట్రఫల్